హలో మేడం నమస్తే మేడం రమ్య ట్రావెల్ ఏజెన్సీయేనాండి మేడం నా పేరు సూరి బాబు అండి మేము మా కుటుంబ సభ్యులతో అరకు వెకేషన్కి వెళ్ళాలని అనుకుంటున్నామండీ అంటే ఫ్యామిలీ మొత్తం అంతా వెళ్దాం అనుకుంటున్నాము అంటే మీది ట్రావెల్ ఏజెన్సీ మేము ముందును ముందు రెండు సార్లు మీ ట్రావెల్ ఏజెన్సీ కార్ బుక్ చేసుకుని మేము రాజమండ్రి అలాగే విజయవాడ కుడా వెళ్ళాము అం అలాగే అంటే అన్ అందుకే ఈ సారి మరి మళ్ళీ కూడా మీ సర్వీసుని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాము అందుకే ఈ సారి దూరంగా చెప్పేసి ఎక్కువ సేపు గడుపుదామని అరకుకి ఈ ట్రిప్ ప్లాన్ చేసానండి మేము ఈనెల ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకునండి అవునండి మేము ఆరుగురం వెళ్తామండి ముగ్గురు అబ్బాయిలు అలాగే ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు పిల్లల్లండి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు

అంటే మా మా మీరు ముందు బడ్జెట్ చెప్తే ఒకసారి మేము ఎంత అవుతుంది మేము మిమ్మల్ని అడగవచ్చా లేకపోతే మీ సర్వీస్ ఉపయోగించుకోవచ్చా ఏంటి అని చెప్తామండి అరకుకి ఎంత అవుతుంది ఏంటని ఎనిమిది వేలు అవుతుందండి అంటే మేడం ఓన్లీ కార్ ఛార్జెసే ఎనిమిది వేలండి మేము వెళ్ళడానికి రావడానికండి

ఓకేనండి ఒకే మేడం మేడం ఒకసారి ఆ కార్ ఏసియా నాన్ ఏసియా ఏంటి అది దాని గురించి చెప్తారా మేడం అది ఏసీ అండి అంటే మొత్తం లాస్ట్ సీట్ వరకు ఏసీ రావాలండి అంటే ముందు నాలుగు సీట్లకే ఏసీ వస్తుంది కానీ ముందు సార్లు ఉపయోగించినప్పుడు ముందు రెండు సీట్లకే ఏసీ వచ్చింది అండి లాస్ట్ సీట్ వరకు ఏసీ రాలేదు అండ్ ఈ సారి మాకు లాస్ట్ సీట్ కూడా ఏసీ వచ్చేలాగా ఏదైనా కార్ పురమాయిచండి అంటే పిల్లలు కూడా ఎక్కువ ఉంటున్నారు అలాగే దూరం వెళ్తున్నాం కాబ్బట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళకి అలాగే మేము అక్కడికి వెల్ మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఉండడానికి గట్రా రూమ్లు గట్రా ఏమైనా బుక్ చేస్తారాండి అక్కడ మాకు భోజనాలకి సరిపడేలాగా అన్నీ మేడం మీ డీటెయిల్స్ గట్రా నాకు పంపండి ఒకసారి మళ్ళీ నేను అదంతా ఓకే అయితే నా ఇంటి అడ్రస్ అన్నీ మీకు ఇస్తాను పంతొమ్మిది త ఇరవై తారీఖున రెండు గన్ తెల్లవారు జామున మూడు గంటలకి నాలుగు గంటలకి వచ్చేలాగా చుడండి అంటే అరకు కదండీ మరి అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం పొద్దున్నే వెళ్తే బాగుంటుందని అంటే మాకు పొద్దున్నే వెళ్ళే ఇరవై తారీఖుని బయల్దేరేమంటే మాకు ఒక రోజు వస్తుంది కదా అందుకని తెల్లవారుజామున మూడు గంటలకి కానీ రెండు గంటలకి కానీ వచ్చేలాగా చూడండి ఓకే అండి థ్యాంక్ యూ మేడం